నేను నా గురించి చెప్పాలి అన్నట్లయితే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను నాకు కుటుంబం అంటే చాలా ఇష్టం మాది ఉమ్మడి కుటుంబంగా ఉంటాము మేము మా ఉమ్మడి కుటుంబంలో మా నాన్నమ్మ తాత మరియు పెద్దనాన్న బాబాయి అత్త మామ అందరూ కలిసినే ఉంటాము మాది ఒక ఉమ్మడి కుటుంబం అందరూ పక్క పక్కనే ఉంటాము నాకు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టము ఇంకా నా గురించి చెప్పాలి అన్నట్లయితే నేను నేనిప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను నేను ఇంట్లో నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం వంటల్లో ఇంకా స్వీట్ లాంటి పదార్థాలు చేయాలంటే ఇంకా ఇష్టం నేను ఇంట్లో ఉండేటప్పుడు ముఖ్యంగా వంట గురించే ఎక్కువగా ఆలోచిస్తాను ఇంకా పిల్లల్ని చూసుకునే విధానం విధానం కూడా నాకు చాలా బాగా వచ్చును వాళ్ళు స్కూలు కి వెళ్ళిపోయిన తర్వాత నేను వన్ కొత్త కొత్త వంట రకాలు చేయడానికి ఇష్టపడతాను ఇంకా నేను చాలా ఎలా అన్నట్లయితే నేను ఎక్కువగా ఏ రంగు ఆరు బాటలు లేకుండా మామూలుగా ఉండటాన్ని ఎంతగానో ఇష్టపడతాను ఇంకా నా గురించి చెప్పాలంటే నాకు నల్ల కలర్ అంటే చాలా ఇష్టము ఇంకా చెప్పాలి అన్నట్లయితే నా చదువు అయిపోయింది కానీ నాకిప్పుడు వంటపైన చాలా ఇష్టం ఉండడం వల్ల నేను నా దీనిపైనే చేయాలనుకుంటున్నాను అలాగనే నాకు ఇంకా ఇష్టపడే విషయం ఏది అన్నట్లయితే చె మొక్కలను పెంచడం మొక్కలు పెంచడం అనేది నాకు చాలా ఇష్టం మా ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు ఉంటుంది వాటి నుంచి వచ్చే కూరగాయలను కోసుకొని కూర వండటం ఎంతో రుచిగా తోస్తుంది నేను ఆ కూరగాయలతో కొత్త కొత్త రకాల వంటలను చేయడానికి ఇష్టపడతాను